మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా సైన్స్ ఆర్ మాథ్స్ చదవడానికి ఏదన్న ట్యూషన్స్ లేదా ఎక్సట్రా క్లాసులు వెళ్తున్నారు భారతదేశంలో ఈకోసులలో ఎంత కష్టాంతరంగా ఉంటాయి అవును నేను కూడా ఒకప్పుడు వెళ్ళిన మ్యాథ్స్ ట్యూషన్కి మ్యాథ్స్ అంటే చాలా కష్టం కానీ ఇష్టంతో చేస్తే బాగా ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ మ్యాథ్స్ అనగా భయపడుతు ఉండే కానీ ఇప్పుడు నేను బీటెక్ తీసుకున్న భయంతో తీసుకున్న కానీ చాలా కష్టపడుతున్న ఇప్పుడు బాగా చదువుతున్న నేనే కాదు భారతదేశంలో చాలా మంది సైన్స్ అండ్ మ్యాథ్స్ ట్యూషన్స్ లేదా ఎక్సట్రా క్లాసులు తీసుకుంటారు ఎందుకంటే మనం సపోజ్ ఎవరికి అడిగిన మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మాథ్స్ చెప్తారు మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రం సైన్స్ చెప్తారు ఎందుకో కానీ వాళ్ళు అలా చెప్తారు చాలామంది మ్యాథ్స్ ఇష్టం అని చెప్తారు భారతదేశంలో భారతదేశంలో చాలా ఆఫ్లైన్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కోర్సెస్ కూడా పెట్టిండ్రు చా మాథ్స్కి సంబంధించింది లేదా సైన్స్కి సంబంధించింది ఆన్లైన్లో ఆఫ్లైన్లోనే కాదు చాలా మంది ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తారు యూట్యూబ్లో అలాగే పేద అది అది చాలా బీద వాళ్ళకి యూజ్ అవుతుంది ఎంసెట్ కోచింగ్ కానీ అందులో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ క్లాసెస్ చెప్తారు ఫ్రీగా యూట్యూబ్లో లేదా హైదరాబాద్లో అలాగే విజయవాడ ఏదన్న పెద్ద పెద్ద ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో తీసుకుంటే ఆఫ్లైన్ కోర్సెస్ అమీర్పేట్ కోర్సెస్ అని పెడతారు మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాసే ముందు స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు స్కూల్లో టీచర్లు కూడా ప్రొవైడ్ చేసారు స్పెషల్ క్లాసెస్ అని అలాగే ట్యూషన్స్ అని మ్యాథ్స్కి సంబంధించింది సైన్స్కి సంబంధించింది లేదా మిగతా ఏ సబ్జెక్టుకి సంబంధించింది అయిన టూషన్స్ కానీ అలాగే ఎక్సట్రా క్లాసులు తీసుకుంటున్నారు చాలామంది మ్యాథ్స్ మీద కాన్సెంట్రేట్ చేస్తారు ఎందుకంటే మ్యాథ్స్లో చాలామంది వీక్ ఉంటారు కానీ కాబట్టి ఏ పేరెంట్స్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ని మ్యాథ్స్ టూషన్స్కు ఎక్కువ పంపిస్తారు వేరే సబ్జెక్ట్స్తో పోలిస్తే మ్యాథ్స్ చాలా టఫ్ అని అందరు అనుకుంటున్నారు కానీ మనం కొంచెం కాన్సెంట్రేషన్ పెడితే అది కూడా ఈజీగా అవుతుంది